బాలీవుడ్ పాటలు అన్నా డ్యాన్స్ అన్నా నాకు చాలా ఇష్టం ఎందుకంటే అవి వాళ్ళు చాలా బాగా కొరియోగ్రఫీ చెయ్యగలరు చేస్తారు కూడా అవి పాటలు వినడానికి చాలా బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు వేసే డ్యాన్సుల వల్ల నాక్కూడా డ్యాన్స్ వే అన్ అనిపించింది వినడానిక్కూడా ఎంతో బాగుంటాయి ఇంకా బాలీవుడ్ పాటలు వల్ల చాలామంది డ్యాన్స్ నేర్చుకోడానిక్కూడా ఇష్టపడుతారు పాటలు పాడేవాళ్ళు కూడా చాలా బా పాడుతారు వ్యక్తిగతంగా నాకు నాకు కూడా బాలీవుడ్పాటల వల్ల డ్యా డ్యాన్స్ నేర్చుకోవాలనిపించింది అలాగే పాటలు పాడాలనిపి అని కూడా అనిపించింది బాలీవుడ్ పాటలు చాలా వినడానికి మరియు నృత్యం చెయ్యడానికి కూడా చాలా బాగుంటాయి బాలీవుడ్ పాటలు నేర్చుకోవాల్ నేర్చుకునే సింగర్స్ కూడా చాలా బాగుంటారు వాళ్ళ వాయిసులు